డాక్టరా అండి మాట్లాడేది కొంచెం థైరాయిడ్ సింటమ్స్ ఏందో చెప్తారా అండి అంటే కొంచెం సింటమ్స్ దగ్గర దగ్గరగా ఉన్నాయి అట్లా ఏమైనా మీ మీరు సింటమ్స్ చెప్తే దాన్ని బట్టి అట్లా చెబుదామని చెప్పేసి అంటే కొంచెం త్రోట్ పెయిన్ ఉంది అలాగే బాడీ పెయిన్స్ వల్ల కొంచెం సింటమ్స్ లెక్క ఉన్నట్టు అనిపిస్తుంది అట్లా ఏమైనా అవును అంటే రీసెంట్గా అయితే ఏం చేపించుకోలేదు ఒక వన్ ఇయర్ బ్యాక్ చేయించుకున్నాము థైరాయిడ్ టెస్ట్ అప్పుడైతే అప్పుడైతే ఏం లేకుండే నార్మల్ నార్మల్గా ఇప్పుడు మళ్ళీ ఏమంటారు పెయిన్ వస్తుంది అట్లా అన్న మాట త్రోట్ పెయిన్ కొంచెం వాపులా కూడా వ్రాసింది అందుకోసమే ఏమన్నా అంటే ఎట్లా వస్తుంది థైరాయిడ్ అదేనా కాదా అని చెప్పేసి అడుగుతున్నాము ఏజా ట్వంటీ వన్ మేమా ఐస్ క్రీం ఐస్ క్రీం కొంచెం ఎక్కువ తింటాము అంటే దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా వెజిటేబుల్స్ అంటే అన్ని వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తింటాము అండి

ఓకే

అంటే నాన్ వెజ్ తినవచ్చా నాన్ వెజ్ తిని వచ్చాను అండి అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఓకే ఓకే అండి

ఓకే ఓకే అండి ఈరోజు రేపు మార్నింగ్ వెళ్ళి చేయించుకుంటాను ఓకే ఓకే చేయించుకుంటాను